హలో ఓకే అది ఫేమస్ ఫుడ్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అలాంటివి ఏంటండి తెలంగాణలో

బ్రేక్ఫాస్ట్

ఓకే

ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే ఏంటండి ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే ఓకే ఓకే